హలో అండి ఏ ప్యాకెట్ మీతో అవైలబల్గా ఉందండి అంటే కొన్ని ఫ్యూచర్స్ కావాలండి ఆ ఫ్యూచర్స్ చెప్పారండి ఎలక్ట్రికల్ ఎలక్ట్రికల్ సైకిల్స్ ఉన్నాయా అలాగే డిస్క్ అండి విత్ డిస్క్ ఈ టాటా కంపనీలో ఉన్నాయి లేకపోతే రేంజర్లో ఉన్నాయా అండి అవునా అంటే ఇప్పుడు టూ ప్లేస్ వాడుతున్నారండి దానికి కొన్ని ట్యూబ్ ఉంటాయి కదాండి ట్యూబ్లెస్ అయితే ఇప్పుడు ఎక్కువ అవే సేల్ అయితున్నాయి కదా దానికి అనేసి అడుగుతున్నాను

అవునా అండి ఇది టాటాలో టూ ఇన్ వన్ ఉంది కదా అండి ఎలక్ట్రికల్ ది అది అవైలబుల్ ఆ అవునండి మళ్ళీ బుక్ చేయాలా అది అలాగే కాస్ట్ ఎంత పడుతుందండి అది మోడల్లో కావాలండి ఆ టైపు సిక్స్టీ థౌజండ్ అబౌవ్ ఆ అండి ఓ సిక్స్టీ కే పడుతుందా ఓకే ఓకే అండి ఎక్కడండి ఈ షోరూమ్ ఎక్కడ ఓకే ఓకే అండి ఓకే అండి కన్ఫల్ట్ అవుతాండి ఓకే థ్యాంక్ యూ అండి